నాకు తెలిసినంతవరకు చరిత్రలో జరిగిన అనేక యుద్ధాల్లో భాగంగా వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు ఉన్నారు వారు ఎదుర్కొన్న కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే ముందుగా భాషా విషయానికి వస్తే వారు కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొత్త భాషను నేర్చుకోవాల్సి వచ్చింది ఇది చాలా కష్టమైన పని తరువాత సంస్కృతి వారు కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొత్త సంస్కృతికి అలవాటు పడాలి ఇది కూడా ఒక కష్టమైన ప్రక్రియ ఎందుకంటే వాళ్ళు కొత్త సంస్కృతిని నేర్చుకుని ఆ కొత్త సంస్కృతికి అలవాటు పడాలి వారు తమ సొంత సంస్కృతిని వదిలి వేయవలసి వస్తుంది ఆర్థిక సవాళ్ళు వారు కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారికి కొత్త ఉపాధి వెతుక్కోవాలి ఇది కూడా ఒక కష్టమైన పని సామాజికం వారు కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి కొత్త సమా వారికి కొత్త సమాజంలో అనుభవించడానికి కొంత సమయం పడుతుంది ఇది కష్టమైన పని చరిత్రలో జరిగిన అనేక యుద్ధాల్లో భాగంగా వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు చాలామంది కోనసీమ జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారు ఈ వలసలు చాలా కష్టమైనవి మరియు చాలామంది ప్రజలు ఈ ప్రయాణంలో మరణించారు కూడా ఒక ప్రముఖ ఉదాహరణ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం విభజన నుండి వచ్చిన హిందువులు మరియు సిక్కులు వారి తమ ఇళ్ళను వదిలి వేయవలసి వచ్చింది మరియు కొత్త దేశానికి వెళ్ళవలసి వచ్చింది ఈ ప్రయాణం చాలా కష్టమైనది మరియు చాలామంది ప్రజలు మరణించారు కోనసీమ జిల్లాకు చెందిన మరొక ప్రముఖ ఉదాహరణ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం వల్ల వలస వచ్చిన బంగ్లాదేశ శరణార్థులు చాలా వారు తమ ఇళ్ళను వదిలి వేయల్సి వచ్చింది మరియు కొత్త దేశానికి వెళ్ళవలసి వచ్చింది ఈ ప్రయాణం చాలా కష్టమైనది మరియు అనేక మంది ప్రజలు కూడా ఈ ప్రయాణంలో మరణించారు ఈ వలసలు చాలా కష్టమైనవి మరియు ఈ ప్రజలు ఎదుర్కొన్న సవాళ్ళు గురించి మనం ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి